ఏవండి ఉంటాయి అండి అలాగే అండి వైట్ రూళ్ళు ఐదు సింగిల్ రూళ్ళు ఐదు పెన్సిళ్ళు స్కేళ్ళు బుక్కులు కావాలి అండి యాభైలో ఒకటి ఐదు ఇవ్వకండి మామూలువి ఇచ్చేయండి మూడు సరే అండి మూడు ఇవ్వండి మూడు పెన్సిళ్ళు పెన్నులు నాలుగు

టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా అండి పదో తరగతివి మ్యాథ్స్ సైన్సు సోషలు అన్నీ క్రొత్తవే ఇవ్వండే అన్నీ ఇవ్వండి టెక్స్ట్ బుక్సు మ్యాథ్స్ రెండు వందలు ఉన్నది అండి సరే అండి సరే అండి అన్నీ వేసేసి బిల్ చెప్పండి తగ్గించి ఇవ్వండి అన్నీ తీసుకుంటన్నాము కదా మీ దగ్గర మళ్ళీ మళ్ళీ వస్తాము అండి సరే అండి